హలో ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళేనా మేము డబ్బులు ఎంత కడితే మాకు ఎంత వస్తాయండి మాకు హెల్త్ బాలేదు ఇంట్లో

ఓకే

ఓకే

అదే డబ్బులు కట్టడం ఉంటుందా కట్టకపోవడం ఉంటుందా ఎట్లా అని

అదే ఏమన్నహెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడుమాకు అమౌంట్ వస్తుంది ఓకే సరే అండి మేము తీసుకుంటాం కానీ

అదే తీసుకుందామండి ఇగ మాకు కొంచం హెల్త్ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తీసుకుంటాం అండి ఓకే అండి